భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలు సెలవులు చాలా ఉన్నాయి వాటిని మనం చాలా బాగా జరుపుకుంటాం ఉదాహరణకు మనకి సంక్రాంతి పండుగ వస్తుంది అది జనవరి నెలలో వస్తుంది మనకి అప్పుడు వరుసగా మూడు పండుగలు అనేది జరుగుతుంది కాబట్టి మనకి పాఠశాలలో కళాశాలలో కూడా సెలవులు ఇవ్వడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది మొదటిగా వచ్చేది భోగి పండుగ భోగి పండుగ నాడు ఇంటిలో ఉన్నటువంటి చెత్తాచెదారాన్నంతా కుప్పగా చేసి మన ఇంటి ముందు కాల్చేస్తాము అంటే మన ఇంటిలో ఉన్నటువంటి పాత అయినటువంటి మొత్తాన్ని కాల్చేయటం వల్ల మనకి కొత్తదనం అనేది పుడుతుంది రెండవ రోజు సంక్రాంతి పండుగ ఆనాడు మనం మన పెద్దలకు గుడ్డలు పెట్టి వారిని మొక్కుకుంటాము మూడవరోజు కనుమ పండుగ ఆనాడు మనమంతా కలిసి గోవులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి యొక్క కొమ్ములకు రంగులు వేసి చాలా అందంగా మార్చుతాము అలాగ జరిగిన తర్వాత మళ్ళీ మనకి తరువాత వచ్చే పండుగ వచ్చి ఉగాది పండుగ ఆ ఉగాది పండుగ రా నాడు మనం కల్సి మనమంతా కలిసి మామిడికాయలను కోసుకొని వచ్చి దాంట్లో షడ్రుచులు కలపడంని మనం చూసి దాని మనము తీసుకొని తింటాము అలా చేయడం వల్ల మనకు ఆ సంవత్సరం నుండి అంతా షడ్రుచులలో కలిసినటువంటి జరుగుతూ ఉంటాయి దాని తర్వాత వచ్చే పండుగ వచ్చి వినాయక చవితి వినాయక చవితి మనకి మూడు రోజులు ఐదు రోజులు పన్నెండు రోజులు సమయం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మనకి కాలేజీలలో స్కూళ్లలో మాత్రం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇస్తారు దాని తర్వాత దసరా దసరాకి తొమ్మిది రోజుల పాటు సెలవులు అనేసి ప్రకటిస్తారు అప్పుడు మనమంతా చాలా సంతోషంగా ఉంటాము